తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష త్రిలింగ పదము నుంచి తెలుగు పదం వెలువడిందని అంటారు తేనె వంటిది కనుక తెనుగు అనాలని కొందరు అంటారు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండటాన్ని బట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగు భాష మూలాన్వేషణకు సంతు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు అయినా కూడా క్రీస్తూ పూర్వం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గాథా సప్త సతి అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండేవారై ఉంటారని నిర్ణయించ వచ్చు తెలుగు భాష మూలపురుషులు ఏనాధులు పుర పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకూ పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు తెలుగులోనే స్పష్టమైన మొట్టమొదట ప్రాచీన శిలాశాసనం ఏడవ శకం వేడికి చెందినది శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం నాగబు అని భావించారు కానీ అది నాగబుద్ధ అనే వ్యక్తి నామమని తేలింది చక్కటి తెలుగు భాష చరిత్రను మనము క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించవచ్చు ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడినది ప్రియ మహిళా సంగమే సుధర గత్తేయా బోయనీ రుద్దే అటు పుటు రంటు బనంతే ఆంధ్రే కుమారో సెలోయేది ఇది ఉద్యోధనుడు ప్రాకృత భాషలో రచించిన కోవ లయా మాల కథలోనిది ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం చేసారు కాలకూరు నారాయణరావు తన ఆంధ్ర వాగ్మేయ చరిత్ర సంగ్రమములో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు